హలో చెప్పండి నేను కొత్తగా తెలంగాణాకు వచ్చాను ఇక్కడ ఏమి స్పెషల్ ఉంటుంది తెలంగాణలో ఇంకా తెలంగాణలో ఇక చెప్పాలంటే హైదరాబాదీ బిర్యానీ ఉంటుంది అంట కదా మంచి టేస్ట్తో అది నేను చాలా విన్నాను ఇంకా వెజ్లో ఏమి ఉండవా అండి ఎక్కువ ఏది ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది మీ రెస్టారెంట్లో మీ రెస్టారెంట్లో ఏది ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది ఐటెమ్ ఏది ఎక్కువ రేట్ ఉంటుంది ఓకే ప్లేట్ బిర్యానీ ఎంత మీ దాంట్లో ఫుల్లు ఫుల్ ఎంతు ఉందండి ఫోర్ హండ్రడ్ ఓకే ఇద్దరు తింటారా అందులో ఇద్దరు తినవచ్చా ముగ్గురు తినవచ్చా ఓకే మీది ఫేమస్సా మొత్తం తెలంగాణలో

తెలంగాణలో ఇంకా ఇంకా ఏమి ఎక్కువ ఉంటాయండి తినడానికి ఇంకా స్వీట్స్లో ఏమి ఉంటాయి ఓకే అండి ఇవన్నీ ఇప్పుడు నేను ఆర్డర్ చేర్చు ఓకే అండి థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ అండి